వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించగల సహజ వనరులు మా ఊరిలో నీటి నీటి సదుపాయం మా ఊళ్ళో చాలా ఎక్కువగా ఉంది మూడు నాలుగు చెరువులు ఉన్నాయి సో కెమికల్ ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టుకున్నా కూడా నీరు సప్లై చేసుకుంటూ మా ఊరిని మేము డెవలప్మెంట్ చేసుకోగలము